కాలక్రమేణా ఫోటోగ్రఫీ చాలా మార్పులకు గురైంది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అయితే ఒక ఫోటోగ్రాఫీ ఆవిష్కరింపబడినప్పుడు అది చాలా ఖరీదైన మరియు సమయం తీసుకునే ప్రక్రియ ఉండేది ఫోటోలు తీయడానికి కెమెరాలు చాలా పెద్దవి మరియు భారీవిగా ఉండేవి మరియు ఫిలిం చాలా ఖరీదైనదిగా ఉండేది అట అలాగే పంతొమ్మిది వందల తొంభైలలో డిజిటల్ ఫోటోగ్రాఫీ అభివృద్ధి చెందింది ఇది ఫోటోగ్రాఫీని మరింత సరసమైన మరియు అందుబాటు ధరలో ఉంచింది డిజిటల్ కెమెరాలు చిన్నవి మరియు తేలికగా ఉండేవి మరియు ఫిలిమ్స్ కంటే డిజిటల్ మెమొరీ కార్డులు చాలా తక్కువ ఖరీదైనవి కూడా రెండు వేలలో మొబైల్ ఫోన్లలో కెమెరాలు మాత్రమే సాధారణమయ్యాయి మొబైల్ కెమెరాలు ఇప్పుడు చాలా మంచి నాణ్యత గల ఫోటోలను తీయగలవు మరియు అవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి పాత కెమెరాలకు కొత్త మొబైల్ కెమెరాలకు కొన్ని కీలకమైన తేడాలు ఏమిటంటే వాటి పరిమాణం మరియు బరువు అయితే పాత కెమెరాలు చాలా పెద్దవి మరియు భారీవిగా ఉండేవి మరియు మొబైల్ కెమెరాలు చాలా చిన్నవి మరియు తేలికగా ఉన్నాయి పాత కెమెరాలు అయితే చాలా తక్కువ నాణ్యత గల ఫోటోలను తీయడానికి మరియు మొబైల్ కెమెరాలు అయితే ఇప్పుడు చాలా మంచి నాణ్యత గల ఫోటోలను తీయడం సాధ్యమవుతుంది పాత కెమెరాలు చాలా తక్కువ ఫీచర్లను కలిగి ఉంటాయి మరియు మొబైల్ కెమెరాలు ఇప్పుడు చాలా మరింత అధునాతన ఫ్యూచర్లను కలిగి ఉన్నాయి వీటిలో ఆటో ఫోకస్ స్నాప్షాట్లు ఫిల్టర్లు మరియు ఎడిటింగ్ వంటివి ఉన్నాయి అవును ఇప్పుడు ఫోటోగ్రాఫీ చాలా తేలికగా ఉంది పాత కెమెరాలను ఉపయోగించటానికి చాలా శిక్షణ మరియు అనుభవం అవసరం మరియు మొబైల్ కెమెరాలను ఉపయోగించటానికి చాలా సులభం కాలక్రమేణా ఫోటోగ్రాఫీలో వచ్చిన మార్పులు ఫోటోగ్రాఫీని మరింత సరసమైన అందుబాటులో ఉంచటంలో సహాయపడ్డాయి మరియు ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే గొప్ప ఫోటోలను తీయటానికి వీలు పడుతుంది